అండి నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంటునండి అది ఇన్సూరెన్స్ గురించి చెప్పడానికని వచ్చానండి ఆ అలాగే మీరుఎంతండీ అవును ఇన్సూరెన్స్ ఏమైనా కట్టారండి దేనికన్నా అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా మందికి చాలా ఎప్పుడు ఎలా ఉంటదో తెలుస్తలేదండీ ఇదివరకు ఏంటంటే పెద్దోళ్ళు మాత్రమే కట్టించుకునే వాళ్ళండి ఇన్సూరెన్స్ అనేది ఫ్యామిలీలో ఒకళ్ళే కట్టేవారు పెద్దోళ్ళు మగవాళ్లకే ఎక్కువ కట్టేవారండి ఇప్పుడు ఏంటంటే ఇది పిల్లలకు కూడా కట్టుకుంటున్నారండి ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం చాలా చిన్న మందికి బయట ఫుడ్డు తినడం వల్ల కానీ వాళ్ల ఇంట్లో ఇష్యూస్ అనేవి గట్రా వస్తున్నాయి కదండీ అందుకని చిన్న పిల్లలకి చిన్నపిల్లలకి పెద్దోళ్ళు ఎంతమందన్నా కట్టొచ్చండి ఇది ఇదేంటంటే ఇదేంటంటే మీరు పదిహేను సంవత్సరాలు కట్టాలండి పదిహేను సంవత్సరాలు కడతారు ఒకవేళ మీ మెంబర్స్ లో ఎవరన్నా ఇన్కేస్ ఏదన్న అయినా ఫిఫ్టీన్ ఇయర్స్లో ఒక ఎప్పుడైనా ఒక టెన్ ఇయర్స్ కట్టారనుకోండి మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ కట్టి అమౌంట్ ఎంతైతే ఉంటుందో అంతే అమౌంట్ ఇచ్చేస్తదండి మీరు మిగతా పదిహేను అదే ఇంకొక ఐదు సంవత్సరాలు కట్టకుండానే ఇచ్చేస్తదండి ఇన్ కేస్ మీరు ఒక నెలే కట్టారు నెక్స్ట్ నెలలోనే సంథింగ్ ఏదన్నా అయి ఏదన్నా జరిగిందనుకోండి ఫుల్ అమౌంట్ కూడా వచ్చేస్తదండి మీకు అంటే మీరు ఒక నెల కట్టిన ఫుల్ వస్తది మీరు ఫుల్గా కట్టినా కూడా ఫుల్ అమౌంట్ వచ్చేస్తదండి నెలకొచ్చి థౌసండ్ పడతందండి ఏంటంటే ఇది సిక్స్ మంత్స్ కు ఒకసారి కట్టించుకుంటామండి సంవత్సరంలో రెండు సార్లు కట్టించుకుంటామండి ఆరేసువేలు కింద కట్టించుకుంటామండీ ఇది ఆయ్ అంటే ప్రతి నెల మీరు కట్టక్కర్లేదండి ఆ నెలకొకసారి ఆరువేలు కడితే సరిపోతుందండి ఇది క్లైమ్ కూడా వెంటనే మీరు తర్వాత ఇన్ కేస్ ఏమన్నా అయినాక వెంటనే మాకు ఇలా కాల్ చేసి చెప్పారంటే వచ్చి క్లైమ్ చేస్తాం త్రి ఒక మూడు నెలల్లో మీకు ఫుల్ అమౌంట్ అనేది మీకు వచ్చేస్తదండి అహ మొత్తం మొత్తం అందరికీ కట్టుకోవచ్చండి మీరు ఎంతమంది ఉంటే అలాంటప్పుడు ఇద్దరు ఉన్నారు అనుకోండి సంవత్సరానికి ఆరువేలుఆరు నెలలకి పన్నెండు వేలండి అంటే ఎంతమంది ఉంటే అన్ని ఆరువెళ్ళండి ఆ ఆ సరేఅండి చెప్పండి నా నెంబర్ చెప్తాను మీకు ఫోన్ చేద్దురుగాని రాసుకోండి ఫోన్ నెంబరు ఆరు మూడు సున్నా తొమ్మిది తొమ్మిది ఆరు సున్నా ఐదు ఒకటి తొమ్మిది ఏడు ఆ ఆ నా పేరు ప్రశాంత్ అండి ఆ సరే